కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక భారతీయ నాట్యం ఇది కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామంలో ఆవిర్భవించిన క్రీ పు రెండవ శతాబ్దంలో ఈ ప్రాంతంలోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంలో దీనికి ఈ పేరు వచ్చింది ఇది దక్షిణ భారతం అంతటా పేరుగాంచింది